హలో నమస్తే అండి నేను డాక్టర్ దగ్గరకి వెళ్లాను అండి నాకు చీటీ రాసి ఇచ్చినారు దీంట్లో ఏమేమి మందులు రాసినారు ఏమి మందులు ఇచ్చి నాకు ఎట్లా వాడాలో అది చెప్పండి కొంచెం

ఉంది అండి ఒక వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఉంటుంది అండి ఫిఫ్టీ అండి ఒక్కొక్కసారి వన్ సిక్స్టీ కానీ ఉంటుంది అండి

లేదండి ఏదన్నా టెన్షన్ పడినప్పుడు అట్లా వస్తుంది అది అనుకోకుండా వస్తుంది అండి

అది టిఫన్ తినకముందు వన్ ట్వంటీ వన్ ఫార్టీ ఉంటుంది టిఫన్ తిన్నాక అండి టూ హండ్రెడు టూ హండ్రెడ్ దాని పైన ఉంటుంది అండి సరే అండి సరే అండి ధన్యవాదాలు అండి

సరే సరే అండి సరే ధన్యవాదాలండి మీకు